మనకు బ్యాంకింగ్ మార్పులు సర్దుబాటు చేయడము మాకు చాలా కష్టంగా ఉంది ఇది ఆన్లైన్లో అప్డేట్ చేసుకోడానికి అంటే ఇక్కడ అన్నీ సర్దుబాటు చేసుకోడానికి చాలా కష్టముగా ఉంది ఇక్కడ బ్యాంకింగ్లో ఎన్నో మార్పులు వచ్చినాయి ఈ మార్పులు చేయడం వల్ల ఆధార్ కార్డ్ కానీ ఇంటి అడ్రెస్ కానీ డబ్బులు కట్టడం కానీ చాలా కష్టంగా ఉంది ఇక్కడ ఆన్లైన్ అన్నీ ఇంటర్నెట్కి మారడం చాలా ఇబ్బంది కరంగా ఉంది చార్ ఇవి ఎన్ని రూల్స్ ఉన్నాయంటే అక్కడ పని చేయకపోవడం అక్కడ కంప్యూటర్ సంబంధించివి కొన్ని పనులు చేయకపోవడం ఇంకొకటి నెట్వర్క్ పని చేయకపోవటం చాలా ఇబ్బందిగా జరుగుతూ ఉంటాయి అక్కడ మెయిన్ సర్వర్ కూడా పని చేయకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇది దీని వల్ల చాలా ఇబ్బంది పడతాము డబ్బులు కూడా చాలా లోటుగా ఉంటుంది